ఆ హాయ్ ఏం చేస్తున్నావు ఏమి లేదు మనకి ఇక్కడ ఎవరన్న టూరిస్ట్ ఇట్ల కావాలి ఎటు అన్న వెళ్లాలి అని అంటే చెప్పడానికి ఏం ప్లేసెస్ నాకు తెలిసిన వాళ్ళు టూర్కి వద్దామని అనుకుంటున్నారు ఆంధ్ర ప్రదేశ్కి వాళ్లు ముంబైలో ఉంటారు ముంబై నుంచి ఇక్కడికి వస్తారంటా టూర్స్ విజిట్ చేయడానికి మనకి వచ్చేసి ఇక్కడ దగ్గర్లో విశాఖపట్నంలో వైజాగ్ విశాఖపట్నం వైజాగ్కి బీచెస్ ఉంటాయి బీచెస్ అవును డివోషనల్గా అవును అది ఒకటి ఈ రెండు టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్ళినా కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది బీచెస్కి వెళ్ళినా కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది అవును అవును ఫ్యామ్ బీచెస్కి పోతారు బీచ్లకి ఫ్రెండ్స్తోని ప్లాన్ చేస్తారు బీచెస్ ఇంకాకి బొర్రా కేవ్స్ అవి అటు వెళ్లి చూసి రా అవి బొర్రా కేవ్స్ అరకు వ్యాలీ

అరకు ఒకటి బొర్రా కేవ్స్ ఒకటి ఇంకా ఏమైనా ఉన్నాయా అవును టెంపుల్ శ్రీకాకుళంలో టెంపుల్ ఈ మూడు టెంపుల్స్ ఉంటాయి ఏం చేస్తుంటే ఇవి ఉంటాయి అదే మాకు తెలిసిన రిలేటివ్స్ వెళ్తానని అన్నారు టూర్స్కి వద్దామనుకున్నారు భక్తి భక్తితో భక్తి కోసం అని అంటే ఈ మూడు టెంపుల్స్ ఆ ప్రశాంతత కోసమే ఎంజయ్మెంట్స్ దానికి దీనికి ఎంటర్టైన్మెంట్ కోసం అని అనుకుంటేనేమో టిచెస్కి ఈ సీట్ల అరకు వ్యాలీ ఒకేలే చెప్తా నేను మల్లి కాల్ చేస్తాలే నీకు